నమస్కారం డాక్టరు గారు అండి సార్ అది నాకు గత వారం నుంచి ఒంట్లో బాగోవడం లెడు అండి సో ఏంటంటే నేను ఆల్రెడీ వేరే హాస్పిటల్ చూపించుకున్నాను సో మన హాస్పిటల్కి కూడా ఒకసారి వచ్చి మీ దగ్గర చూపించుకుందాము అని మీ దగ్గరకి వచ్చాను అండి డాక్టర్ గారు అండి సో ఒకసారి నా టెస్టులు చేస్తారా నాకు ఏంటి ఒంట్లో బాగుండటం లేదు అని సార్ అది నిద్ర పట్టడం లేదు అన్ఈజీగా అనిపిస్తుంది అప్పుడు అప్పుడు ఏమైనా తిందాం అంటే ఎక్కడం లేదు అలా వస్తుంది సారూ

పర్వాలేదు అండి మరి ఆ చేసారు అండి చేసారు

ఇదుగో అండి తీసుకువచ్చాను చూడండి మీరే ఓకే అండి ఇదుగో అండి తీసుకోండి

అదే ఇలాగ కొంచెం క్యాన్సర్ గట్ర అదీ ఇదీ అంటున్నారు అండి

ఓకే అయ్యగారు

ఓకే సార్ ఓకే సార్ ఓకే అండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ